నన్ను ఏడిపించిన పుస్తకము అంటే నేను ఒక బుక్ చదివాను అది ఒక రియల్ స్టోరీ ఏంటి అంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు అందులో వాళ్ళు పెళ్ళి చేసుకుందామని అనుకుంటారు కాకపోతే కొన్ని గొడవల వల్ల మధ్యలోనే వాళ్ళ రిలేషన్ వదిలేసుకుంటారు దాని వల్ల ఏంటి అంటే అమ్మాయి చాలా డిప్రెషన్ అయిపోతుంది చచ్చిపోయి స్టేజ్కి వెళ్ళిపోతుందన్నమాట అంతలా అబ్బాయికి కనెక్ట్ అయిఉంటుంది ఈ అమ్మాయి అదేంటంటే ప్రజెంట్ అయితే ఈ అమ్మాయి ఎక్కడో బ్రతికే ఉందని మాత్రం తెలుసు ఆ బుక్ లో చాలా అంటే చాలా కష్టాలు పడుతది ఆ అబ్బాయి చాలా మాటలంటాడు అయినా సరే అమ్మాయిని అన్నీ ఓర్చు అంటే చాలా ఓదార్పుగా ఓదార్చుకుంటది తనకు తానే ఎవరు ఉండరు తనకు తోడు తనకు తనే ధైర్యం చెప్పుకుంటది అలాంటి అమ్మాయిని అంతలా చేసాడు అని బుక్ చదువుతుంటే ఇంకా కళ్ళ అంట నీళ్ళన్నమాట అంటే అంతలా ఉండే ఆ అమ్మాయిని కూడా కూడా అలా చేశాడు కదా సో అందుకని బహుశా అయిఉండచ్చేమో చెప్పలేము ఆ పుస్తకంలో అది ఉందని నేను అనుకుంటున్నా